సర్లేమ్మా తీసుకోమ్మా ఎక్కడకమ్మా కర్నాల్క కర్నాల్కా అ తీసుకోమ్మా అవునామ్మా చూసుకోకుండా కొటినానమ్మా ఇంకోకసారి జరగదు ఇంతమంది ఉన్నారు కదమ్మా కొంచెం జనాభా ఎక్కువుంది ఈరోజు రష్ ఉంది చూసుకోలేదు ఆ అవునమ్మా కరెక్టే లేమ్మా మా మమల్ని కూడా సస్పెండ్ చేస్తారు ఇంకోకసారి అట్లా జరగదులేమ్మా క్షమించండి అంటే ఒక్కొక్కసారి చాలా రష్గా ఉంటది కదా నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు కాబట్టి అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటది ఏవి పట్టించుకోదమ్మా ఓకే ఓకేమ్మా సారేమ్మా